ముప్ఫై ఒకటి ఒక వెయ్యి తొమ్మిదివందల తొంభై ఒక లక్ష ముప్ఫై రెండు వేల మూడు వందల నాలుగు మూడు లక్షల యాభై తొమ్మిదివేల ఎనిమిది వందల ముప్ఫై నాలుగు తొమ్మిది లక్షల తొంభై వేల ఎనభై రెండు